మా ప్రాంతంలో ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్యలు జలుబు దగ్గు జలుబు వర్షాలు ఎక్కువగా పడటం వలన జలుబు వస్తుంది వాతావరణం బాగాలేనప్పుడు చల్లి నీళ్ళు తీ చల్లనీళ్ళు తీసుకోవడం అలాంటప్పుడు ఎక్కువగా జలుబు వస్తుంది ఇంకా అలానే జ్వరం కూడా వస్తుంది జలుబెక్కువయ్యి దగ్గు తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దగ్గు కూడా వస్తుంది ఇంకా పల్లెటూరుల్లో మురికి కాలవలు దుమ్ము వీటి వలన తుమ్ములు అలా రావడం వలన జలుబు ఇంకా ఎక్కువ అవుతుంది జలుబుతో పాటు జ్వరం మలేరియా టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులు ఎక్కువ వస్తాయి మా ప్రాంతంలో ఈ ఇవి ఆరోగ్య సమస్యలు